ఇక్కడ మనకు పర్యావరణంలో సమస్యలు ఏంటి అంటే కొండ ర కొండలు పెద్ద పెద్ద కొండలని ఏంది బండల కోసం గ్రానైట్ల కోసం పెద్దపెద్ద పర్వతాలను కొండలనను నీట్ మన ఇళ్ళు నీట్గా కనిపించడం కోసం వాటిని ఆ కొండలు పెద్ద పెద్ద గుట్టలను తొలగిస్తున్నారు కొండలు లేకపోవడం వల్ల కొండలతోని వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి ఎండాకాలం ఎండలూ బాగా కొడుతున్నాయి ఆ కొండల వలన ఆ కొండ మీద పడి కొద్దిగా తక్కువుంటుంది ఆ చలి కాలం ఏమో అడువులను ఈ అడవులను ఏం చేస్తున్నారు అంటే అడవులల్లో చెట్లని నరికేస్తున్నారు ఆ చెట్లు ఉండకుండా అయిపోతున్నాయి చెట్ల తోని గాలులను ఎంత మంచి గాలి మంచిగా వచ్చే గాలులను అడువుల వల్ల వర్షాలు సమకాలంలో పడుతాయి అడవుల వల్ల కొండల వల్ల ఈ సముద్రాలు ఉంటాయి అవ్విటి వల్ల తగిన టైమ్లో వర్షకాలంలో వర్షం పడుతుంది చలి కాలంలో చలి మంచిగుంటుంది ఎండకాలంలో ఎండలు తక్కువ మోతాదులో అనిపిస్తాయి గుట్టలు ఈ అడువులు తక్కువ ఉండడం వల్ల ఎండలు బాగా కొడుతాయి ఎప్పుడైనా కొడ్తాయి కాని ఈ వీటి వలన మనకు చల్ల గాలులు వీస్తూ ఉంటాయి ఎండ వేడి అనేది గుట్టలపైనా ఈ చెట్లపైనా పడడం వల్ల మనకు తక్కువ హీట్ అంటే ఎండ వేడి అనేది తక్కువ తగిలి ఎండ తక్కువనిపిస్తుంది ఇవ్వేవీ లేకపోవడం వల్ల ఎండాకాలంలో విపరీతమైన ఎండలు గొట్టినట్టు అనిపిస్థాయి వర్షాకాలంలో వర్షాలు సమకాలంలో కరక్టు పడాల్సిన టైంలో పడకుండా పంటలు చేతికి వచ్చే టైంలో పడడము జరుగుతాయి చలి కాలంలోనేమో వస్తే విపరీతమైన చలి ఉంటుంది చెట్లు అవివి ఉంటానేమో చెట్ల మీద వరకు వచ్చి ఆగిపోయి చలి అనేది ఎక్కువ మట్టుకు రాకుండా ఉంటుంది కాని ఇప్పుడు అట్ల లేవు లేకపోవడం వల్ల విపరీతమైన చలి కూడా ఉంటుంది